ఇదంతా చెప్పే ముందుగా మన గొంతు అనేది ఎంత అవసరమో మనం మాట్లాడే విధానం ఎంత అవసరమో దాని గురించి మాట్లాడుకుందాము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన యొక్క మాట మృదువుగా ఉంటే అది బాగా ఆకర్షిస్తుంది సాధారణంగా ఎలా అయితే నవ్వితే మన చిరునవ్వుని అందరూ గమనిస్తారో అదే విధంగా మాట్లాడినప్పుడు అందరూ వాయిస్ని వింటారు అందరికీ వాయిస్ కూడా నచ్చితే మీ మీద వాళ్ళలో మంచి ఇష్టం ఇష్టం కలుగుతుంది ఇదంతా మనకి చాలా అవసరం ముఖం ఎంత మంచిగుండాలి అదంతా అవసరమమో మన గొంతు కూడా మనకి అంతే అవసరం ఎందుకంటే మనము ఎవరికయినా ఫోన్ చేసినప్పుడు మన ముఖ చిత్రం కాకుండా వాళ్ళకి మన గొంతు వినిపిస్తుంది మన గొంతు అప్పుడు చాలా బాగుండాలి నేను నా అలసటని నా గొంతు బొంగురుని పోవడానికి ఆయిల్ ఆన్లైన్లో చాలా టిప్స్ చూసాను అవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయి అవి ఏంటంటే నేనిప్పుడు చెప్తాను మసాలాలను ఘాటుగా ఉండే పదార్దాలను ఎక్కువగా తినకూడదు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనా నిమ్మరసం కలుపుకోని త్రాగాలి అది మనకి చాలా మంచిగా ఉపయోగం పడుతుంది ఫ్రిడ్జ్ వాటర్ డ్రింక్సు ఐస్క్రీమ్లు అతిగా వాడకూడదు ఉల్లిపాయలు క్యారెట్లు కలిపి తింటే చాలా మంచిది వంటల్లో ఉప్పు బాగా తగ్గిస్తే గొంతు సాఫీగా తయారవుతుంది ఉప్పు అనేది చాలా తక్కువగా మనము ఉపయోగించాలి కాఫీ కంటే టీ త్రాగటం మంచిది టీ అంటే ఛాయి ఛాయి తాగటం చాలా మంచిది గొంతు బొంగురపోవడం ఇవన్నీ జరగవు బెల్లం మిరియాలు కలిపి ఉండలు చేసుకొని చప్పరిస్తే చాలు మన గొంతు బొంగురు అంతా పోతుంది అంతే కాకుండా మన గొంతు చాలా మంచిగా అవుతుంది అల్లం పటిక దాల్చినచెక్క మిరియాలు తులసి ఆకులు వాము లవంగం అన్నింటినీ మెత్తగా నూరి ఒక చెంచా తేనెతో కానీ గోరువెచ్చటి నీటితో కానీ తీసుకుంటే గొంతులో గరగర గబుక్కున మాయమవుతుంది ఇవన్నీ నేను ఆన్లైన్లో టిప్స్ చూసి ఇవన్నీ నేను చేశాను అప్పుడు నా గొంతు చాలా మంచిగా అవ్వి అయ్యింది అందుకే ఇప్పుడు నా గొంతు ఇంత మంచిగా ఉంది